నమస్కారం బుక్స్ పుస్తకాలు కావాలండీ వంద పేజీలది కావాలండీ అయిదు కావాలండీ ఎంతుంటాయండీ వంద పేజీలవైతే

అవునండీ టూ హండ్రెడ్ రెండు వందల పేజీలైతే వంద రూపాయలు పడుతుందా రెండు వందల పేజీలు ఒక అయిదును వంద పేజీలు ఒక అయిదు తీసుకుంటే డిస్కౌంట్ ఏమన్నా ఇస్తారా అండీ

అవునండీ అవునండీ అవునండీ ఇంకొంచం తగ్గించండి ఏమైనా

ఇవ్వండి సిక్స్ హండ్రెడ్ చేసుకోండి ఆరు వందలు చేసుకోండి సరే ఇవ్వండి

ఓకే సరే అండీ ధన్యవాదాలండీ